పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైన కొన్ని స్థానిక సమాచార మార్గాలు మరియు సమాచార మూలాలు వార్తా పత్రికలు పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక వార్తా పత్రికలు ఉన్నాయి వీటిలో పశ్చిమ గోదావరి టైమ్స్ మరియు గోదావరి హెరాల్డ్ మరియు పశ్చిమ గోదావరి డైలీ ఉన్నాయి ఈ వాప్ వార్తా పత్రికలు ప్రాంతంలోని తాజా వార్తలు మరియు సంఘటనలను కవర్ చేస్తాయి టెలివిజన్ పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక టెలివిజన్ ఛానళ్ళు ఉన్నాయి వాట్ వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రసార సహకార సంస్థ టీవీ నైన్ మరియు జెమిని మూవీస్ ఉన్నాయి ఈ ఛానళ్ళు ప్రాంతంలోని తాజా వార్తలు మరియు సంఘటనలను కవర్ చేస్తాయి అలాగే వినోదం మరియు విద్యా కార్యక్రమాలను కూడా ప్రచారం చేస్తాయి ఇంటర్నెట్ ఇంటర్నెట్ ప్రాంతంలోని తాజా వార్తలు మరియు సంఘటనలను అతి పెద్ద మూలం అనేక వెబ్సైట్లు మరియు బ్లాగులు ప్రాంతంలోని వార్తలను కవర్ చేస్తాయి అలాగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తాయి